నేను ఏదైనా సంగీత వాయిద్యాన్ని వాయిస్తానా అంటే వాయిస్తాను నేను సంగీత వాయిద్యం నాకు వాయిద్యం నిరంతరం అభ్యసిస్తాను నా నైపుణ్యాల గురించి నాకు చాలా ఆనందంగా ఉన్నాయ్ ఒక దాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలనుకుంటున్నానో దాని గురించి సంగీత వాయిద్యాన్ని నేర్చుకోవడానికి కఠినమైన పనిలో చేయాల్సిన వస్తుంది కానీ సంకల్పం సాధన మరియు ప్రయత్నాలతో నేను దాన్ని సాధ్యం చేసుకుంటాను నేను ఎక్కువగా వాయించేది నాకు ఇష్టమైనది గిటార్ గిటార్ సంగీత వాద్యంగా ప్రసిద్ధమైన ట్యాక్స్ ఫోన్తో సమానంగా ప్రపంచవ్యాప్తంగా ఉపయోగపడే ఒక వాయిద్యం గిటారు దానికి రచనానికి వాదనకి మరియు ప్రవృత్తులను సూచిస్తుంది ఇది సంగీత పరికల్పనను అదుపుతుంది ఆకర్షిస్తుంది మరియు ఆనందంగా ఉంది గిటారు ప్రకృతులు అవి ఏమిటి అంటే ఆక్సజరీస్ గిటార్ ఒక అక్షర వలన పంపతి మరియు చాలామంది తరాల వాదకుల సమ్మేళలో ప్రదర్శన చేస్తుంది ఈ ప్రధానంగా గిటారు కేటగిరీలు ఉన్నాయి ఎలక్ట్రిసిటీ గిటారు ఈ గిటార్లు దానికి వాడనికి చేనంత ఆకర్షనీయత మరియు స్టైల్ ఉంది ఇది ప్రధానంగా పాప్ రాక్ మెటల్ పంక్ మొదలైన సంగీత విధులలో ఉపయోగపడుతుంది అకాస్టిక్ గిటార్ ఇవి పాప్ క్లౌన్సీ పాప్ రాక్ మరియు క్లాసికల్ సంగీతంలో ఉపయోగపడుతుంది ఇది బాస్ గిటార్ మరియు అక్క్యూటిస్ట్ గిటార్ విధులు ఉండతాయి గిటార్ ఆడియో మరియు క్రియేటివిటీ గిటార్ ఒక ఆడియో ఆధారంగా ప్రయోగిస్తూ సంగీత సృష్టిస్తుంది ఇది రచయితకు రచయితలకు అనేక విధంగా ఉపయోగపడుతుంది